మేము ఎక్కువగా అంటే నేను కూడా ఎక్కువగా కెమెరాస్లో బర్త్డేస్ కానీ మెచూర్ ఫంక్షన్స్ కాని ఇంకా మ్యారేజ్లోని అలాంటి వాటిలో కెమెరాతో ఫొటోస్ తీయించుకుంటాం ఇంకా ఎందుకంటే నార్మల్ ఫోన్స్లో ఫొటోస్ తీసుకుంటే అవి క్లారిటీ అయితే ఉండవు క్లారిటీ అనేది ఉంటుంది కానీ క్యామ్లో అయితే ఎంత దూరంలో ఉన్నా సరే క్లారిటీగా కనిపిస్తుంది అది కనీ కనిపిస్తుంది అందుకని అందరూ కూడా కెమెరాలోనే ఎక్కువ తీయించుకుంటారు ఇప్పుడు ప్రజెంట్లో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ ఫోటో షూట్స్ అని చెప్పి బయట అంటే బయటకు వెళ్ళే లైక్ బీచెస్ పార్క్స్ ఇలా మంచిగా లొకేషన్స్ ఉన్న ప్లేసుల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఫొటోస్ అనేవి తీసుకుంటున్నారు అవి ఇన్స్టాలోను సంతింగ్ వాళ్ళ వెబ్సైట్స్లో అప్లోడ్ చేసుకోడానికి వాళ్ళు బయటకు వెళ్ళి ఫొటోస్ అని తీసుకున్న అది కూడా కెమెరాతోనే తీయించుకుంటున్నారు అలానే చాలా మంది పిల్లల్లోనే అలాగే పెళ్ళిళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అవుట్డోర్ షూట్స్కు అలాంటి కలాటి వాటిల్లకు కూడా వెళ్ళి కెమెరాతో ఫొటోస్ అనేవి తీయించుకుంటున్నారు ఎందుకంటే కెమెరాతో తీయించుకోవడం వల్ల క్ల్యారిటీ అనేది ఉంటుంది మంచిగా కనిపిస్తాము అంటే ఇప్పుడు ఫోన్స్ వచ్చిన ఫోన్స్లో కూడా కొత్త కొత్త యాప్స్ అన్ని వచ్చిన అందులో ఒకటి స్నాప్చాట్ అని ఎలా అంటే మేకప్ వేసి ఫొటోస్ అనేవి ఎక్కువ తీస్తుంది ఫోన్లో బట్ అవి కొంచెం బ్లర్ అనేది ఉంటుంది ఫొటోస్ తీస్తుంది కాని బ్లర్ అనే ఉంటాయి కానీ కెమెరాలో తీసినప్పుడు ఫిల్టర్ ఉండదు నేచురల్గా వస్తుంది ఇంకా అది బ్లర్నెస్ అనేది ఏమీ ఉండదు వాళ్ళు ఇంకా నీట్గా కెమెరాల్లో బాగా తీస్తారు అలానే ఇంకా కెమెరాతో మేము బా